మేము మా కళాశాలలో ఎక్కువ ఖోఖో కబడ్డీ షటిల్ వంటి గేములు ఆడుతాము మాకు ఎక్కువ కబడ్డీ ఆడటానికి స్పేస్ మంచిగా ఉంది కానీ క్రికెట్ ఆడడానికి ఎక్కువ గ్రాండ్ లేదు పెద్ద గ్రౌండ్ లేదు ఓన్లీ చిన్న గ్రౌండ్ మాత్రమే ఉంది మా కళాశాలకు ఎక్కువ పెద్ద గ్రౌండు కల్పించాలని కోరుతున్నాము అట్ల మాది మౌలిక సదుపాయాలను కల్పించాలి షటిల్ ఆడటానికి షటిల్స్ లేవు కాక్స్ అయితే ఎప్పుడు కొరత ఉంటుంది ఆ కాక్స్ ఆడిన కొద్ది విరిగిపోతు ఉంటాయి ఆ కాక్స్ మళ్ళీ మా ఉపాధ్యాయులు కొనుక్కరావడం లేదు ఎందుకంటే నె నిధులు లేవని వాళ్ళు తిరిగి విరిగిపోయిన వస్తువులను కొనుక్కరావడం లేదు అదే వాలీబాల్ ఆడుతు ఉంటే ఆ బాలు అనేది పగిలిపోవడం జరుగుతుంది ఆ పగిలిపోవడం వల్ల మాకు కష్టం అవుతుంది మళ్ళీ ఏ ఆట ఆడుకుందాం అన్నా దానికి తగిన వస్తువులు లేవు మౌలిక సదుపాయాలు అనేవి లేవు మళ్ళీ మా గ్రౌండ్ కూడా చిన్నగా ఉంది ఏ ఆటకు సంబంధించి ఆ ఒక ప్లేస్ నిర్వహించి అందులో వేరే వేరే ఒక క్రికెట్ ఆడుకునే వాళ్ళకు క్రికెట్ మైదానం షటిల్ ఆడుకునే వాళ్ళకు షటిల్లు కోర్టు మళ్ళీ వాలిబాల్ ఆడుకునే వాళ్ళకు స్పెషల్ కోర్టు అలాంటివి మాకు ఊ అమర్చితే మేము మంచిగా అన్నీ టోర్నమెంట్లో పాల్గొంటాము టోర్నమెంట్లో పాల్గొని మేము మంచి మంచి కప్స్ గెలిచి వస్తాము మా కళాశాలకు మంచి పేరు తెస్తాము టోర్నమెంట్లు కూడా మా జిల్లాలో ఎక్కువ నిర్వహించడం లేదు అలా నిర్వహించడం వల్ల మాకు కొంచెం పైసలు కూడా వస్తాయి మేము గెలిస్తే ఆ గె గెలవడం వల్ల మమ్మల్ని చూసి మేము వేరే విద్యార్థులకు కూడా కొంచెం నేర్పించడం జరుగుతుంది దానివల్ల మాకు ఉపాధి కూడా కలుగుతుంది ఉపాధి కార్యక్రమాలు కూడా ఏమి పెట్టడం లేదు